నేను మీ రెస్టారెంటులో ఆర్డర్ చేశాను కావున మేము నీకు ఇంకా పానీయాన్నీ ఆర్డర్ చెయ్యాలి అని అనుకుంటున్నాను కావున మీరు నాకు ఈ ఈ ఆధ ఈ ఆహారానికి ఏదైనా సరిపడా పానీయాలు జోడించి ఇవ్వగలరని నేను మనవి చేస్తున్నాను మీరు నా ఆర్డర్ తీసుకోని నాకు మీ రెస్టారెంట్లో దొరికే